నేను ఆన్లైన్లో మా స్నేహితుడి కోసం బహుమతిని కొనుగోలు చేయాలనుకున్నాను కానీ అది షాపింగ్ చేయబడలేదు అందువలన నేను షాప్కి వెళ్ళి నా స్నేహితుడి కోసం వేరొక బహుమతిని తీసుకొని వచ్చాను తీసుకుని వచ్చి మా స్నేహితుడికి ఇచ్చాను